హలో నమస్తే సార్ చెప్పండి సార్ ఓకే సార్ వస్తున్నాము సార్ ఆత్మకూరు బస్స్టాండ్ దగ్గరొస్తున్నాను మీరెక్కడ సార్ ఎగ్జాట్ లొకేషన్ ఎక్కడ వేదయ్

ఓకే సార్ ఒక పది నిమిషాలు పడుతుంది సార్ ఇంకా టైమ్ పట్టేటట్టుంది ట్రాఫిక్లో ఉంది సార్ ఎక్కువ ఇక్కడ తెలుసు కదా మీకు ఆత్మకూరు బస్స్టాండ్ దగ్గర ఉన్నాను రైల్వే స్టేషన్ నుంచి వస్తూ ఉన్నాను

ఓకే సార్ తప్పకుండా సార్ సార్ ఇప్పుడు నైట్కి అక్కడే ఉండాలా సార్ మీరు వచ్చేస్తారా సార్ టెంపుల్కి వెళ్ళేసి ఓకే ఓకే సార్ ఓకే సార్ సార్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సార్ నేనొస్తూ ఉన్నాను సార్ ఆన్ ది వే సార్ ఓకే సార్ ఓకే సార్ తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్